హలో సార్ షలోమ్ సూపర్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి మీకేమి కావాలి పండుగ సరుకులా అండి ఓకే అండి బెల్లం ఇప్పుడు నేను చెప్తాను చూడండి మన షాప్ వచ్చేసి ఇక్కడనే కొంగారెడ్డి పల్లి దగ్గర ఉందండీ మీరెక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఎస్టేటా అండి చిత్తూరే కదండి ఓకే అండి మన దగ్గర ఏ టూ జెడ్ ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర ఉందండి సోపులు సర్ఫులు పండుగ సామాన్లు ఇంటి సామాన్లు ప్రతి ఒకటి ఉంది మనది సెల్వం సూపర్ మార్కెట్ డాట్ కామ్ కూడా ఒక వెబ్సైట్ ఉంది అందులో కూడా మీరు కొనవచ్చు ప్రో వస్తువులని ఆఫర్లు కూడా ఉన్నాయి దీపావళి పండుగలకి కాబట్టి మీకు ఎలాంటి ప్రోడక్టులు కావాలో లిస్ట్ చెప్పారంటే మనం రాసుకుందాము

ఎస్టేట్లో ఎస్టేట్లో లేదండి కొంగారెడ్డి పల్లి ఈ పక్క గ్రిమ్స్పేట్ మళ్ళీ పుత్తూరు మళ్ళీ పాకాల అట్లుందండీ చిత్తూరులో ఉండేవి వచ్చేసి ఇవే అండి గ్రిమ్స్పేట్ కొంగారెడ్డి పల్లి అండి మీరు గమని మీరు వినలేదా పేరు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయండి సారీ ఏమండి అదే అండి ఫ్రీ డెలివరీ అండి మనది వచ్చేసి మీరు ఇప్పుడు మనం సెల్వం సూపర్ మార్కెట్ డాట్ కామ్ వెబ్సైట్లో మీరు కొన్నారంటే ఫ్రీ డెలివరీ ఉంటుంది విత్ టూ అవర్స్ అండి టూ అవర్స్ లోపల మీకు డెలివరీ హోమ్ డెలివరీ ఉంటుంది మీరు మీ డీటెయిల్స్ అన్ని అందులో చెప్పారంటే మీకు ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి లిస్ట్లు ప్పారంటే మాకు ఆ లిస్ట్లు అన్నీ మాకు వస్తాయి మా యొక్క స్టాఫ్స్ వాళ్లంతా వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసేసి మీ యొక్క అడ్రస్కి మేము పంపించేస్తాము ఇప్పుడు మీకు మీరు మాకు ఫోన్ చేసారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు లిస్ట్ చెప్పండి పండుగ సరుకులు అన్నారు పండుగ సరుకులు అన్నారు బెల్లం అండి బెల్లం ఎన్ని కేజీలు అండి ఓకే అండి మైదా పిండి మూడు కేజీలు రెండు కేజీలు నోముల దారాలు ఓకే అండి ఇప్పుడు మొత్తం బిల్లు వేస్తే వచ్చిందండి టూ థౌసండ్ వచ్చేసింది దానికి డిస్కౌంట్ మీద వేసుకున్నాం అంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మొత్తం డిస్కౌంట్ పోయి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వెయ్యిన్ని అయిదు వందలు అండి ఇప్పుడు మీరు డైరెక్ట్గా మా షాప్ దగ్గర కొంగారెడ్డి పల్లి దగ్గర వచ్చి తీసుకుంటారా మేము డెలివరీ చెయ్యాలా అండీ హోమ్ డెలివరీ మీకు మీకు శ్రమే మీకు వర్క్ ఉంటే మీరు చెప్పండి ఇది కూడా ఫ్రీ డెలివరీనే అండీ నో కాస్ట్ అండి డబ్బులు ఏమీ అవసరం లేదు మేము ఫ్రీగా డెలివరీ చేస్తాము కానీ మీ ఇంటి అడ్రస్ చెప్పండి ఒకసారి మీకు హోమ్ డెలివరీ కావాలంటే చెప్పండి ఎస్టేట్ పోలీస్ కాలనీ మేనో అపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ అండి త్రీ నాట్ టూ ఓకే అండి మేము ఒక ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అంతా మేము వచ్చేస్తాం అండి ఫ్రీ డెలివరీనే మీకు ఓకే నా అండి నాలుగు గంటలకి సాయంకాలం ఓకే అండీ ఇప్పుడు ఇలా ఇలాగే బ్రాంచులు మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇంటిమేట్ చేయండి మా ప్రోడక్టులు కొన్నారు అంటే విత్ ఫ్రీగా గిఫ్ట్స్ కూడా వస్తాయి అలాగే ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకో ప్రోడక్ట్ కొంటే బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు కదండి అది కూడా అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్లో ఒకసారి వచ్చి విజిట్ చేయండి కొంగారెడ్డి పల్లి వచ్చి మన స్టోర్ని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మీరు వదలనే వదలరు ఓకే అండి సరే అండి ఉంటాను థ్యాంక్యూ అండి ధన్యవాదాలు